ఐదు వందల ముప్పై నలభై వేల నాలుగు వందల ఇరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఇరవై రెండు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ముప్పై నాలుగు తొమ్మిది లక్షల తొంభై వేల తొంభై తొమ్మిది